పాత్రలు తోమే ప్రక్రియ పాత్రలు తోమాలి అంటే ముందు ఫస్ట్ మనం అన్నం తిన్న గిన్నెలు అన్నింటిని సింక్లో వేసి దానిలో దానిలో కొన్ని వాటర్ ముందే నీళ్ళని నింపి పట్టి పెట్టాలి ఎందుకంటే ఎండిపోవు బాసనలు అనేవి ఎండిపోకుండా ముందు జాగ్రత్తగా ఉండాలి తిన్న బాసనలు అన్నీ మళ్లీ కడగడానికి ముందే నీళ్ళు కొన్ని పెట్టిన తర్వాత నీళ్ళు కాసేపు అయినాక అవి కొంచం మెత్తబడుతుంది అప్పుడు బాసనలు శుభ్రంగా తోమడానికి కొంచెం ఈజీగా ఉంటుంది దాని తర్వాత మనం వివిధ రకాలుగా కొందరు సబ్బులు యూజ్ చేస్తారు కొంతమంది సర్ఫ్ యూజ్ చేస్తారు కొంతమంది ఇంకా కొబ్బరి పీచు పెట్టి యూజ్ చేస్తారు విమ్ సబ్బు ఎక్కువ శాతం అయితే విమ్ సబ్బు పెట్టి అందరు యూజ్ చేస్తారు కానీ కొంతమంది అయితే ఇంకా లిక్విడ్ యూజ్ చేయడం వల్ల లిక్విడ్ యూజ్ చేస్తారు ఎందుకంటే దాన్ని మరీ జిడి జిడ్డుగా ఉండకుండా ఉంటుంది తొందరగా శుభ్రమైపోతుంది బాసనలు అనేవి విమ్ సబ్బు యూస్ చేసి వాటి అన్నింటినీ క్లీన్ చేయడం వల్ల కొంచెం గలీజుగా వాసన రాకుండా ఉంటుంది తెల్లగా తెల్లగా కూడా అవుతుంది అవి బాసనలు తోమినప్పుడు ఫస్ట్ నీళ్ళు కావాలి నీళ్ళు అవన్నీ నింపిన తర్వాత ఆ వాసనకి మంచిగా సబ్బు పెట్టి పీచుతో అంతట రుద్ధి దాని అట్లే ఉంచి కొద్దిసేపు దాని తర్వాత నీళ్ళతో శుభ్రం చేసుకుని బాసనలు అనేది ఫస్ట్ పక్కకు పెట్టాలి పెట్టినప్పుడు మొత్తం నీళ్ళన్నీ అన్నీ ఆరిపోయిన తర్వాత స్టాండ్లో స్టోర్ చేసుకోవాలి లేపో లేకపోతే బాసనలనేది గలీజ్గా జంగు పడతయి కాబట్టి మనం బాసనలు అనేవి ఆ విధంగా తోమాలి బాసనలు తోమేటప్పుడు అన్నీ పక్కలు ఉన్న పక్కనున్న ప్రాంతం కూడా మొత్తం నీట్గా పెట్టుకోవాలి ఎందుకంటే తోమిన తర్వాత మళ్ళా అదే ప్లేస్ అదే జాగాలో పెడితే అది మళ్ళా దుమ్ము అనేది పాత్రలకు అంటుకుంటు ఉంటుంది దానివల్ల మనము బాసనలు తోమ్మినా కూడా ఏం లాభం ఉండదు బాసనలు తోమేటప్పుడు మంచిగా ఎక్కువ నీళ్ళు ఎక్కువ నీటిని యూస్ చేయా వాడాలి మనం ఎక్కువ నీళ్ళను వాడి వాడితే మంచిగా కొంచెం పాత్రలు అనేవి గబ్బు లేవకుండా ఉంటాయి పాత్ర అనేది మంచిగా సబ్బు ఫుల్ ఎక్కువ సబ్బు పెట్టి తోమాలి తోమిన తర్వాత బాసనలు అనేవి మంచిగా పక్కకు పెట్టాలి జంగు పెట్టకుండా చూసుకోవాలి మనము మంచి మంచి ప్రదేశంలో పెట్టాలి మంచిగా మొత్తం అది గాలి గాలి తగిలేటట్టుగా పెట్టి దానిలోకి వెంటీలే దానికి గాలి తగిలేటట్టు పెట్టుకొని మొత్తం నీళ్ళంతా ఆరిపోయిన తర్వాత వాటిని మనం మళ్ళా భద్రపరుచుకోవాలి వాటిని మనము పాత్ర అనేది తిన్న తర్వాత తిన్న తర్వాత శుభ్రం చేసుకోవాలి తినక ముందు కూడా ప్లేట్ అని మనం తినే ప్లేట్లు అన్నీ ముందే తినక ముందు కూడా కడుక్కోవాలి ఎందుకంటే మనము ఆరోగ్యంగా ఉండడం కోసము మంచిగా శుభ్రం చేసుకోవాలి